హలో మ్యాడం ర్రస్న్నా మేడం బాగున్నా మేడమ్ బాగున్నారా మీరందరు ఏం చేస్తా ఉన్నారు మేడం అ నాకొక నాకొక నాకొక ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తారా లేదు నాకు ఇక్కడ నంద్యాల దగ్గర బాయ్స్ హై స్కూల్లో ఇన్విజులేషన్ వచ్చింది నాకిది ఫస్ట్ టైము నాకు ఇన్స్ట్రక్షన్స్ కొంచెం చెప్పండి నాకు తెలీదు ఫస్ట్ టైం వచ్చాను అందుకని

అదే మేడం ఇన్విజ్యులేషన్ కోసమే చేశాను ఇంకా మీకు ఎక్కడొచ్చింది మేడం అవునా మ్యాడం

లేదు ఇది

ఓకే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం